నమస్కారమండి ఎవరు కావాలండి రండి లోపలికి రండి కూర్చోండి నేను ఎప్పటినుంచో ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకుందామనుకుంటున్నానండి చెప్పండి దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి నేను మా వైఫ్ ఇద్దరు పిల్లలుంటారండీ

అలాగే ఎన్ని సంవత్సరాలు కట్టాలండి మొత్తం పదిహేడు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉంటాయండి డబ్బులనేవి ఎప్పుడొస్తాయండి వడ్డీ ఎంత పడుతుందండి సరే అండి నేనొకసారి మా ఆలోచించి మళ్ళీ మీకు చెప్తానండి మీ నెంబర్ ఇచ్చి ఇవ్వండి సరే అండి